కృష్ణాజిల్లాలో ప్రజలు చేస్తున్న సాధారణ వృత్తుల్లో వ్యవసాయం ఉపాద్యులు వైద్యం న్యాయవాది కంసాలి కుమ్మరి పారిశ్రమ చర్మకారుడు చాకలి వారు చేనేత పనిచేసేవారు మంగలి వారు బేదరా వడ్రంగి అర్చకారుడు చేపల వృత్తి విద్యుత్ పనులు అట్లా చాలా పనులు చేస్తున్నారు ఆ పనులు ఎందుకు ఎంచుకున్నారు అంటే కులాలతో సంబంధం లేకుండా ప్రజలు తమ కష్టం కష్టమైన వృత్తులు ఎంచుకుంటున్నారు వ్యవసాయం వల్ల ఆ జిల్లాకి ఉపయోగం ఏంటంటే ఆహారము అట్లానే కావాల్సిన వస్తువులన్నీ కూడా తినే పదార్థాలు కానీ ప్రతీదీ కూడ వ్యవసాయం వల్ల చాలా యూజ్ ఉంటుంది సో అందుకనే వ్యవసాయం ఎంచుకున్నారు ఉపాధ్యాయ అంటే అది వేరే వాళ్ళకి ఏదైనా ఒక పాఠం నేర్పించడం కోసం వైద్యం ఇతరులకు అనారోగ్యంగా ఉన్నప్పుడు సహాయం చేయడం కోసం ఆ యొక్క వైద్యాన్ని కూడా ఎంచుకున్నారు న్యాయవాది అంటే ఏదైనా ఇద్దరు మనుషులు మధ్య ఏదైనా జరిగినప్పుడు వాళ్ళ మధ్య ఒక తీర్పును తీర్చడం కోసం న్యాయంగా ఉండేవాళ్ళు న్యాయవాది అని ఈ యొక్క వృత్తిని కూడ ఎంచుకున్నారు కంసాల్లు బంగారం అవి అమ్మడానికి అట్లా ఈయొక్క వృత్తులను ఎంచుకున్నారు